మేము తోట పని పెరటిలోనే చేస్తాము ఎందుకంటే వేర్లు వేర్లు అనేటివి బాగా పా విస్తారంగా ఉండడానికి విత్ అది ఆక్సిజన్ బాగా ఇస్తుంది పెరట్లో కంటే పైకి వెళ్ళి రావడానికి కష్టంగా ఉంటుంది కిందైతే ఆక్సిజన్ అందరం కిందనే ఉంటాం కాబట్టి ఆక్సిజన్ అనేది చాలా బాగా లభిస్తుంది కూరగాయలు కానీ పండ్లు కానీ ఏమైనా తీసుకోడానికి కానీ మనకి సులభంగా ఉంటుంది వేరు అనేది బాగా స్ప్రెడ్ అయితే మనకి ఆక్సిజన్ అనేది బాగా ఇస్తుంది చెట్టు అని వాటర్ పోసేయ్డానికి కానీ లేకుంటే మనం క్లీన్ చేసుకోడానికి కానీ పెరడనేది బాగా మనకి పెరటిలో బాగా సులువుగా ఉంటుంది కాబట్టి మనం పెరటిలోనే వేసుకొని మేము పెరటిలోనే వేసుకుంటాం దాబా మీద అంటే మనం ఎక్కి దిగడానికి వర్షాకాలం పడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అది కిందనైతే పెరటిలో బాగా విస్తీరంగా బాగుంటుంది అండ్ మనము ఆక్కూరలు కానీ వేర్లు కానీ మనము ఆహార పదార్ధంగా తీసుకుంటే మనకి హెల్తీ ఫుడ్కు మంచిగా ఉంటుంది అండ్ విస్తారణం బాగా వేర్లనేది విస్తారణం బాగా చేస్తే బాగా పెద్దదిగా అయితే పెరటిలో అయితే మట్టిలో ఎక్కువ ఇంకిపోవడం వల్ల బాగా ఆక్సిజన్ అనేది బాగా తీసుకుంటుంది విత్ వాటర్ అనేది కూడా బాగా తీసుకుంటుంది దానివల్ల మనకి కూరగాయలు కానీ ఆకులు కానీ ఆక్సిజన్ కానీ ఏదైనా కానీ మనకి సులభంగా లభిస్తుంది దాని వల్న మనం హెల్తీగాను ఉంటాం విత్ ఆక్సిజన్ వల్ల మనకి లాభం ఆరోగ్యం అనేది బాగుంటుంది కార్బన్ డయాక్సైడ్ ఇలాంటివన్నీ మన నుంచి బాగా దూరంగా ఉంటుంది విత్ వేరులో భూమిలో ఉండేటి వేరు పదార్థాలు మనం తినడం వల్ల మనకి హెల్తీ ఫుడ్ మంచిగా రక్త ప్రసరణ జరగడం లేదంటే ప్రోటీన్ సింపతీ కావడం దానివల్ల మంచిగా ఉంటుంది మనకి ఆకులు పురుగులు పట్టిన మనం క్లీన్ చేసుకోడానికి కానీ వారానికి ఒకసారి మందు ఆకులకి చెట్లకి వేర్లకి అన్నిటికీ పురుగుల మందులు కొట్టడానికి కానీ మనకి ఈజీగా ఉంటుంది అలా అని మనం పెరటి పెరటిలో వేసుకుంటే డాబా మీదికి తీగలు అల్లించుకోడానికి కూడా సులువుగా ఉంది అదే దాబా మీద వేస్తే మనం పెరటిలోకి రానించుకోలేము కదా తీగలు కిందకి రాలేవు కదా పైకి వెళ్తాయి కదా సో అందువల్ల మనం పెరటిలోనే వేసుకుంటాము దీనివల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది కష్టమనేది ఉండదు మనం ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు కానీ వయసు అయిన వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ డాబా మీదకు వెళ్ళి చెట్లు క్లీన్ చేయడం కానీ లేకుంటే పురుగుల మందులు కొట్టడం వల్ల కొట్టడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది అదే పెరటిలో అయితే వయసోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ లేకుంటే ప్రెగ్నెంటి లేడీస్ ఎవరైనా సరే కింద వేసుకోడానికి మనకి మంచిగా ఉంటుంది అందువల్ల మేము హండ్రెడ్ పర్సెంట్ మేము కిందనే పెరటిలోనే ఈ తోట తోట పని చేసుకుంటాము డాబా మీదకైతే వెళ్ళము ఇంకొంతమంది విలేజ్లో సిటీస్లో డాబా మీద వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి పెరటిలో వేసుకోడానికి అంతా అవైలబుల్గా ఉండదు కాబట్టి పైన డాబా మీద వేసుకొని వాళ్ళకి సౌకర్యంగా బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ విలేజ్లో వాళ్ళు మాత్రం పెరటిలోనే చేస్కుంటారు కాంపౌండ్స్ కాంపౌండ్స్లోని చుట్టూ ఇంటి చుట్టూ ఆక్కూరలు కానీ పండ్లు కానీ ఇంకా కాయగూరలు కానీ ఏవైనా సరే వ దానివల్ల దాని చే ఇంటి చుట్టూ వేసుకోడం వల్ల మనకి భూమి అనేది బాగా స్థిరపడుతుంది బలపడుతుంది అందువల్ల మనం ఏమైనా పెరటిలోనే చేసుకుంటాం నాకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది వచ్చి పెరటిలో చేసుకోడానికైతే అవైలబుల్గా ఉంటుంది నాకైతే అంత కష్టం అనిపించదు డాబా మీదకి వెళ్ళడం రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేము పైనైతే డాబా పైనైతే తో చెట్లు గాని ఏమి కానీ పెట్టుకోము అన్ని కిందే కాంపౌండ్లోనే పెట్టుకుంటాము పెరటి మీదే వేర్లు వేర్లు బాగా భూమిలోకి వచ్చే పా